హలో హలో మ్యాడమ్ మ్యాడమ్ నమస్తే మ్యాడమ్ మ్యాడమ్ నాకు కోవిడ్ నైన్టీన్ వచ్చింది మ్యాడమ్ అంటే మీరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తారు కదా అట్లా మీకు ఏమన్న తెలుసు ఏమో మీరు ఏమైన చెప్తారా ఏమో ఉచితంగా ఏమన్న వైద్యం ఇప్పిస్తారు ఏమో అని చెప్పి ఫోన్ చేశాను మ్యాడమ్

ఒక త్రీ డేస్ అవుతుంది అనుకుంటాను మ్యాడమ్ సింటమ్స్ కనిపించినాయి అంటే కొంచం దగ్గు ఎక్కువ రావడం ఫీవరు మేము ఇంకా మా ఫ్యామిలీ అంటే మా కుటుంబం మొత్తం ఉంటాం మ్యాడమ్ మేము మ్యాడమ్ మీరు ఏమన్న వైద్యం వైద్యం చేస్తారా మ్యాడమ్ ఫ్రీగా కొంచెం ఎప్పుడు రావాలి మ్యాడమ్

సరే మ్యాడమ్ కానీ నాకు ఎప్పుడు అంటే ఎట్లా తగ్గుతుంది మ్యాడమ్ అంటే ఏం తినాలి ఏమి అట్లా ఏమన్న ఉంటుందా మ్యాడమ్

ఓకే మ్యాడమ్ సరే వస్తాను